ఖచ్చితంగా నేను ఎంజాయ్ చేసే అనేక అవుట్ డోరు కార్యకలాపాలు ఉన్నాయి నాకు ఈత కొట్టడం క్రికెట్ ఆడ్డం మరియు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం ఈత కొట్టడం నేను ఒక నది లేదా సముద్రంలో ఈత కొట్టడం చాలా ఆనందించాను ఇది ఒక రిలాక్సింగ్ మరియు ఆ రోజును తాజాగా చేయగల అద్భుతమైన మార్గం క్రికెట్ ఆడడం నేను చిన్నప్పటినుండి క్రికెట్ ను ఆడడం చాలా ఇష్టం ఇది ఒక సవాలు మరియు ఉత్తేజకరమైన ఆట ట్రెక్కింగ్ నేను ఒక పర్వతం లేదా అడవిలో ట్రెక్కింగ్ చేయడం కూడా చాలా ఆనందించాను ఇది ఒక ఫిట్నెస్ ను మెరుగుపరిచే మరియు ప్రకృతిని ఆస్వాదించగల అద్భుతమైన మార్గం ఈ అవుట్ డోర్ కార్యకలాపాలు నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి మరియు నేను ప్రకృతిని ఆస్వాదించడానికి మరియు కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి అనుమతిస్తాయి నేను అవకాశం వచ్చినప్పుడల్లా వాటిని చేయడానికి ప్రయత్నిస్తాను